ప్రజలు లైఫ్లో బ్రతకాలి అంటే ఒకటి ఫుడ్ ఫుడ్ తర్వాత ఆహారం ఆహారం వచ్చేసిన తర్వాత మనకి నీరు నీరు ఎంత అవసరమైనది అంటే ప్రజలకు ఒక ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆ ఆహారాన్ని కడుపులో వెళ్లి దాన్ని డైజెస్ట్ కావాలి అంటే నీరు చాలా అవసరము అలాగే ఫుడ్ ఆహారం తినగానే రాత్రిపూట ప్రజలు ఇంట్లో ఆహారం తినగానే నీరు తాగుతారు ఆ నీరు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆ నీరును ఆ నీరును సముద్రంలోకి వెళ్లి తీసుకొని వాటిని ఫిల్టర్స్ చేసి ఆ వాటర్ని కొన్ని పైపులు లక్షల పైప్లలోకి వెల్లించి వాళ్ళు ఆ నీరుని చాలా క్లీన్గా చాలా మంది ప్రజలని ఉంచి పని చేపించి ఆ నీరుని మన ఇంటికి వద్ద చేరుస్తారు మన ఇంటి దగ్గర ఆ నీరుని ఎలా తీస్తారు అంటే మనము బోర్వెల్స్ వేసి వాటిని మనం మన ఇంట్లోకి తెచ్చు వాటర్ని మనము మోటర్ పంప్తో ఇంట్లోకి తెచ్చుకొని ఆ నీరును మనము రోజు తాగుతూ ఉంటాము అలాగే నీరు వల్ల వచ్చే పాజిటివ్ బెనిఫిట్స్ ఎప్పుడూ ఎల్ల ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా తాగుతూ ఉంటారు దానిని ఒక విధంగా చెప్పాలి అంటే నీరు అలాగే చాలా అవసరమైనది వాళ్ళు డైలీ ఎనర్జీ తెచ్చుకుంటారు ఆ నీరుతో వాళ్ళు ఎప్పుడు అలస్సా అలసిపోయినా అలసి అలసిపోయినప్పుడు కాని వాటర్ తాగితే వాళ్ళకి ఒక బాడీ అనేటిది ఎనర్జీగా ఉంటుంది సో ఆ నీరు అంతా ఇంపార్టెంట్ వాళ్ళకి అలాగే ఆ నీరు గురించి ఇంకా చెప్పాలి అంటే మనము సముద్రంలలో ఎంతో శక్తివంతమైన నీరు ఉంటుంది ఎంతో ఎంతో ఉంటుంది ఆ నీరు వాటిని వీళ్ళు కొంచెం కొంచెంగా పైపులలోకి తీసుకొని ఎన్నో పైపులు వేసి ఆ నీరు మన దగ్గరికి ఇంతగా మనకి ఇంట్లోకి పంపిస్తున్నారు అంటే అది గవర్నమెంట్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఆ నీరు అనేది మనకు డైలీ ప్రతి ఒక్కరు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా దాకా అందరు ఏజ్ పీపుల్స్ వాళ్ళు తాగుతూనే ఉంటారు ఎందుకంటే ఆ నీరు అనేది లేకుంటే ప్రజలు బతకలేరు ఆ నీరు చాలా అందరికీ అవసరమైనది ప్రతి మినిట్ ప్రతి అవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్లో వారు నీరు తాగుతూనే ఎవరు ఉంటారు ఈ దేశంలో అది దేశంలో ఆ నీరు అనేది ప్రజలకు ఎంతో ముఖ్యమైనది సో ఆ నీరు చాలా ముఖ్యమైనది మనకి ఆ నీరుని వారు దూరం చేసుకోలేరు బాధలో ఉన్నప్పుడు కాని సంతోషంగా ఉన్నప్పుడు కాని ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కాని వాళ్ళు ఇంకా నీరు కావాలని అనుకుంటారు ఎందుకంటే ఆ నీరు ఆ ఎక్కుళ్లను బాధగా ఆపేస్తుండదు ఆపేస్తుంటుంది ఆ నీరు ఆ నీరు అనేటిది వాళ్ళు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం కాని వాళ్ళ వాళ్ళకి ఎలా పడితే అలా ఉపయోగం అవసరమైన విధాలు నీరుని వాడుతారు కొంతమంది నీరుని తాగుతారు నీరుని తాగుతారు కొంతమంది నీరుని ఒకవేళ అందులో చెత్త పడితే ఆ చెత్త ఉన్న నీరుని బయట పారేసి ఆ నీరుని ఇంట్లో వాళ్ళు మంచిగా ఫిల్టర్స్ చేసుకొని తాగుతారు ఆ నీరు కొన్ని విధాలుగా స్విమ్మింగ్ పూల్గా కూడా పనికొస్తుంది వీళ్ళకి ఆ సిమ్మింగ్ పూల్లో ఆ నీరులో వీళ్ళకి సెవెన్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ దాకా ఉంటే వాళ్ళు మునిగిపోతారు స్విమ్మింగ్ రాని వాళ్ళు మునిగిపోతారు అలాంటప్పుడు ఆ నీరులో వాళ్ళు నేర్చుకుంటారు స్విమ్మింగ్ ఎలా చేయాలి అని ఆ నీరు వాళ్ళకి చాలా ఇది ఇస్తుంది అలాగే చల్లటి నీరు గురించి మాట్లాడుకోవాలి చల్లటి నీరు వాళ్ళ బాడీలో ఉంటే వాళ్ళ బాడీలో ఉన్న నరానికి కానీ వాళ్ళ స్కిన్ కానీ అలర్ట్ చేస్తుంది అంటే వాళ్ళ బాడీకి శక్తిని ఇస్తుంది అలాంటి గురు అలాంటి నీరు గురించి వాళ్ళు డైలీ తీసుకునే ఉండాలి అలాంటి నేను వాళ్లకి డైలీ వాళ్ళ లైఫ్లో ఉపయోగపడుతుంది అలాగే ఆ నీరు చిత్తాచిత్త పా చెత్త అయిన వాటిని ఉంచలేరు వాళ్ళు ఆ నీరుని చల్లగా కావాలంటే చల్లగా తాగుతారు వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు వాళ్ళు ఒక కుండలో నుంచి నీళ్లు తీసుకుని ఇంట్లో వాళ్ళు గ్లాస్లో వేసుకుంటారు అలాగే బాటిల్స్లో ఉన్నా కూడా వేసుకొని వాళ్ళు వాడతారు అలాంటి నీరు చాలా ముఖ్యమైనది అలాగే ఆ నీరు స్నానం ఆ నీరుతో వాళ్ళు బాడీని స్నానం చేసుకుంటారు వాళ్ళకి ఏమైనా గబ్బు వాసన వస్తే ఆ నీరుతో వాళ్ళు వాళ్ళు స్నానం చేసుకుంటారు ఆ గబ్బు అంతా పోవడానికి ఎందుకంటే మళ్ళీ పొద్దుగాలే లేవగానే వాళ్ళ బాడీ అంతా ఎలాగో ఉంటుంది పని చేసేస్తారు శ్రమ అంతా చెమట చెమట ఉంటుంది ఆ నీటితో పొద్దుగాల లేవగానే స్నానం చేసి ఆ బాడీని అంతా క్లీన్ చేసుకుంటారు అలాంటి నీరు ప్రజలందరికీ అవసరము ఎందుకంటే బాడీ క్లీన్ లేకుంటే ప్రజలందరూ ఎలాగో ఉంటారు ఇప్పుడు ఒక డే అంతా ప్రజలందరూ ఈ దేశంలో ఎంతమంది ప్రజలు అంతా ఉన్నారో అలాంటి ప్రజలు వాళ్ళు ఆ నీరుతో స్నానం చేయలేరంటే చాలా గబ్బు వస్తుంది ఆ గబ్బు వచ్చినప్పుడు వాళ్లకి ఎలాగో ఉంటుంది అలాంటి ప్రజలకి స్మెల్ రాకుండా ఉండాలంటే వాళ్ళు బాడీని క్లీన్ చేసుకుని ఉంచాలంటే ఆ నీరుని చల్లటి నీరు కాని వేడి నీరు కానీ వాళ్ళు పెట్టుకుని పొద్దుగాల లేవగానే దానితో వాళ్ళు ఉపయోగిస్తారు ఆ నీరుని అలాగే ఆ నీరుతో వాళ్ళు ఐస్ ఐస్ గడ్డలు కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో కెంచి తీసుకొని వాటిని వాళ్ళు తింటారు లేదా ఆ నీరుతోనే కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి దానికి ఆ నీరుతో ఎంపిక చేసి వాటికి కలర్ పూస్తారు ఆ కలర్ పూసా కాని వాళ్లకి సాల్ట్ వేసి షుగర్ వేసి వాళ్లకి టేస్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు దానితో ఆహారాన్ని చేసుకుంటారు ఆ నీరు ఆహారం అనేటిది వాళ్లకి ఎంతో చాలా మంచిది ఆ నీరు అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకి ఎండాకాలం వచ్చినప్పుడు ఆ నీరుని స సూర్యుడు ప్రజల్ని ఎనర్జీ నుంచి చేసుకుంటాడు వాళ్ళని ఎప్పుడు అలసటగా చమట చమటతో ఏ బలంగా ఉంచాడు సూర్యుడు ఎండాకాలంలో వాళ్ళకి నీరు ఉపయోగం పడవలసిన కోసము ప్రజలకి గవర్నమెంట్ బయట అవైలబుల్గా ఉంచుతుంది ఆ నీరును ఆ నీరుతో వాళ్ళు బ్రతకాలి అంటే వాళ్ళు లైఫ్లో ప్రతిరోజు ఉదయాన్నే మన ఇంట్లో కూడా రోజు చూసుకుంటారు మన అమ్మగారు నాన్నగారు కష్టపడి ఆ నీరుని పైపులకెళ్ళి మోటర్లకెళ్ళి బోరింగ్లకెళ్ళి నీళ్లు ఇళ్ళకి తెచ్చుకొని ఆ ఇంట్లో ఉన్న నీరుని అందరూ వాళ్ళు తాగుతారు లేదా దేనికైనా ఉపయోగపడే అదే నీరుతో మనం ఏదైనా డస్ట్ మన ఇల్లే ఉంది మన ఇల్లు క్లీన్ చెయ్యాలి ఎవరైనా బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే ఆ నీరుని మనము చాలా శుభ్రంగా నీరుని తీసుకొని మన ఇల్లుని శుభ్రంగా చేయించుకుంటారు సో ఇల్లు శుభ్రంగా ఉందంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఆ నీరు ఓన్లీ వన్స్ కాదు అది డైలీ డైలీ డైలీ వాడుతూనే ఉంటారు వాళ్ళ లైఫ్లో నీరు లేనిదే వాళ్ళ లైఫ్ లేదు సో ఆ నీరు వాళ్ళకి అంత ఇంపార్టెంట్ సో ఆ నీరుని ఇంకొకసారి మీకు చెప్తాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ నీరుని వారు తాగేటప్పుడు కూర్చుని తాగుతే ఇంకా చాలా మంచిది అంటారు కొంతమంది సో అది నిజం అనమాట మీరు ఇప్పుడు ప్లే గ్రౌండ్లోకి వెళ్లి ఆడుకొని ఇంటికి తొందరగా గడబడి గడబడి లేకుండా ఇంటికి వస్తాడు ఆ ఇంటికి రాగానే తను అలసటాయి అలసట అయిపోతుంది నీరు నీరు కావాలి అంటాడు ఆ అబ్బాయి ఎందుకంటే తను అలిసిపోయాడు గ్రౌండ్లో చాలాసేపటికి నుంచి క్రికెట్ ఆడుకొని ఇంటికి వస్తాడు కాబట్టి తనకి నీరు తాగాలని అనిపిస్తుంది ఆ నీరుని వాళ్లకి వాళ్ళు వేరే వేరే విధాలుగా వాడుతున్నారు మన ప్రజలు దాన్ని కొంతమంది జ్యూస్ చేసుకుంటున్నారు అదే నీరులో వాళ్ళు లెమన్ని పిండి వాటిని లెమన్ లెమన్ జ్యూస్గా వాడుతున్నారు ఇంకొంతమంది జూసెస్ జూసెస్ సపరేట్ ఆఫ్ జూసెస్ వాడుతారు కొంతమంది సంత్రా వేస్తారు ఆపిల్ పైనాపిల్ ఇవన్నీ వేసి ఆ నీరుని ఇంకొంచెం టేస్టీ రావడానికి అందులో షు షుగర్ వేసి ఆ నీరుని తాగి వాళ్ళు కారంగా కూడా ఉపయోగిస్తారు ఆ నీరుని ఇంకా ఆ నీరు ఒక స్టేట్ సిటీ స్టేట్లోనే కాదు ఆ నీరుని ప్రజలందరూ ఎంతో వాడుతుంటారు అలాంటి నీరు ఈ ప్రజలందరికీ ఉపయోగపడుతుందంటే చాలా సంతోషకరమైనది దానిని ఇదంతా మైంటైన్ చేయాలి అంటే ఒక పెద్ద గవర్నమెంట్ ఉండాలి ఆ గవర్నమెంట్ ప్రజలందరికీ హెల్ప్ చాలా చేస్తుంది ఆరే ఆ నీరుని ప్రతి ఇంటి దగ్గరకు చేర్చి ఆ నీరుని చాలా క్లీన్గా ఉంచుతూ ప్రజలందరికీ ఏ ఏ దుమ్ము లేకుండా అలాంటి నీరు వాళ్ళు తాగాలి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ నీరుని వాళ్లు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి గవర్నమెంట్ ఉన్నందుకు మాకు ఎంతో చాలా సంతోషమైనది సో అలాంటి నీరు వాళ్ళు తాగాలంటే డైలీ హ్యాపీగా ఉండాలి డైలీ తినగానే తాగాలి పడుకున్నప్పుడు తాగాలి పొద్దున లేవగానే తాగాలి అలాంటి నీరుతో అలాగే వాళ్ళు ఇంటికాడ ఉన్న చెత్తని కూడా వాళ్ళు క్లీన్ చేసుకుంటారు